నేను స్టిచ్చింగ్ క్లాసులకి జాయిన్ అయ్యాను మా మ్యాడం నాకు అన్నీ నేర్పారు దాని తర్వాత నాకు ఒక ప్రాజెక్ట్ వర్క్ అప్పచెప్పారు అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టమని అది నేను కుట్టేటప్పుడు కుచ్చిళ్ళు అనేవి సరిగ్గా రాలేదు అది ఎలా చేయాలని నాకు తెలియలేదు మా మ్యాడం నాకు వన్ డేనే టైం ఇచ్చారు కానీ ఆ టైం కూడా అయిపోతుంది కానీ ఆ వర్క్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు అప్పుడు మా అమ్మగారు అలానే కొంచెం యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకున్నాను అప్పుడు మా మ్యాడం దగ్గరికి ఆ ఫ్రాక్ పట్టుకు వెళ్తే బాగా వచ్చిందని అన్నారు